నాకు తెలిసి పథకాలు ఏంటంటే గృహ నిర్మాణ పథకం ఈ యొక్క గృహ నిర్మాణ పథకమనేది మాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క గృహాలు కట్టుకోలేని స్థితిలో ఉన్నా గాని తప్పనిసరి విషయాల్లో మేమొక గృహాలకు అద్దెలు కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము ఈ యొక్క గృహ నిర్మాణం అనే ఈ యొక్క పథకం ద్వారా చాల లబ్ది పొందుతున్నాము అదే విధంగా ఆరోగ్యశ్రీ అనే ఒక మంచి పథకం ద్వారా మేము చాలా లబ్ది పొందుతాం ఎందుకంటే మేము ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులలో మేము కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని వైద్యాలు అందకపోతున్నాయి కానీ అదే విధంగా ఉన్నత ఆసుపత్రులలో పెద్ద పెద్ద ఆసుపత్రులలో మేము చికిత్స పొందలేము మా నా వ్యాధికి బట్టి కానీ ఈ యొక్క ఆరోగ్యశ్రీ వల్ల ఆ యొక్క ఆస్పత్రులలో మేము మాకు తగిన చికిత్స అనేది మేము పొందగలుగుతున్నాము